మాకు నార్మల్గా అయితే కరెంట్ ఎక్కువ పోదు అది కూడా పోయేదేంటంటే ఎక్కువ వానాకాలంలో ఎక్కువ పోతానే ఉంటది ఎందుకంటే వానాకాలంలో వైర్లు తెగి పడిపోవడం అలా జరగడం వల్ల వానాకాలంలో ఊరికే కరెంట్ తీస్తారు అలాగే తర్వాత పోలిస్తే ఎండాకాలంలో కరెంట్ తీసేస్తారు ఈ రెండు సీజన్లో ఎక్కువ కరెంట్ పోతుంది ఎందుకంటే ఈ వానాకాలంలో ఒచ్చేసరికి వానల టైమ్లో తీ తీగలు పడిపోవడం కరెంట్ వైర్లు పడిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇలా జరగడం వల్ల ఇలా జరగడం వల్ల ఏంటంటే చాలా అంటే చాలా మందికి కష్టపడాల్సొస్తుంది ఇలా జరగడం అవుతుంది